సంగీతా రెస్టారెంటా అండి నా పేరు చందు అండి అదే నేను రీసెంట్గా ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ మీ రెస్టారెంట్లో చికెన్ ధమ్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేశాను అండి యాక్చువల్గా అది నాకు డెలివరీ అవ్వాల్సి ఉంది